హలో విష్ణు టీ స్టాల్ నుంచి మాట్లాడుతన్నామండి ఎన్ ఎట్లాంటి టి అండి ఓ ఓకే అండి ఎక్కడికండి ఆ ఓకే అండి ఆ టీలు మాత్రమేనా ఇంకా ఏమైన్నా స్నాక్స్ ఏమైనా కావాలాండి స్నాక్స్ అంటే సమోసాలు బురుగులు చెక్కిలాలు ఇంకా నాలుగు సమోసాలాండి ఓకే అండి ఇంకా ఏమైనా కావాలాండి డిస్కౌంట్ అంటే మీరు తరచుగా మా షాప్లోనే తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ అనేది అప్లికేబల్ అవుతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయండి మా షాప్లో లైక్ హార్లీక్స్ ఇంకా పార్లేజి గుడ్డే హ్యాపీ హ్యాపీ ఇలాంటి బిస్కెట్స్ ఉన్నాయండి అంటే మా డెలివరీ బాయ్ వస్తాడండి మీ దగ్గరికి కస్ట్రక్షన్ సైట్ దగ్గరకి వస్తాడు మీరు డబ్బులు పే అతనికి పే చేసి మీరు తీసుకోండి ఎలాంటివైనా ఓకే అండి ఫోన్పే అయినా ఓకే డబ్బులు క్యాష్ అయినా ఓకే అండి ఇంకా దాంతోపాటు హార్లిక్స్ బూస్టు అల్లం టీ సండే షేక్ షేక్ ఏవండీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్ ఉన్నాయండి దాంతో పాటా అండి ఆ ఓకే అండి పంపిస్తామండి మొత్తం ఎనిమిది ఎనిమిది టీలు నాలుగు సమోసాలు ఇంకా మూడు బూస్టు అంతేకదా మొత్తం బిల్లు వచ్చి త్రీ హండ్రెడ్ అయిందండి మూడొందలు అవునండి మాడె మా డెలివరీ బాయ్ వస్తాడు మీ దగ్గరికి మీరు డబ్బులు పే చేసి తీసుకొండి అంతే అండి మా డెలివరీ బాయ్ వస్తాడు మీరు తీసుకొండి ఆ సరే